నేను ఫోటోలు తీయడానికి రెండు కెమెరాలను ఉపయోగిస్తాను నికోన్ డీ ఎయిట్ ఫైవ్ జీరో డిఎస్ఎల్ఆర్ కెమెరా ఇది నలభై ఐదు పాయింట్ ఏడు మిల్లీ లీటర్ల ఫుల్ ఫేమ్ సెన్సార్ తో రాణించే అధిక నాణ్యత గల కెమెరా ఇది చాలా వెలుతురును పట్టుకుంటుంది మరియు చిన్న డెప్త్ ఆఫ్ ఫీల్ ను అందిస్తుంది ఇది స్పష్టమైన ప్రధాన అంశం మరియు మృధువైనా నేపథ్యంతో ఫోటోలను తీయడానికి ఉపయోగించవచ్చు అలాగే రెండవ కెమెరా సోనీ ఏ సెవెన్ ఆర్ ఐవి మిర్రర్ లెస్ కెమెరా ఇది అరవై పాయింట్ రెండు మిల్లీ లీట మిల్లీ మీటర్ల ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ తో రాణించే మరొక అధిక నాణ్యత గల కెమెరా ఇది నికోన్ డీ ఎయిట్ ఫైవ్ జీరో కెమెరా కంటే తక్కువ వెలుతురును పట్టుకుంటుంది కానీ ఇది చాలా ఎక్కువ మెగా ఫిక్సల్స్ ను కలిగి ఉంటుంది ఇది పెద్ద స్కేల్ ప్రింట్లను తి తయారు చేయడానికి లేదా చిన్న వివరాలను పెంచటానికి ఉపయోగించవచ్చు ఈ కెమెరాలు రెండు అధిక నాణ్యత గల ఫోటోలను తయా తీయగలవు ఇవి స్పష్టమైన చిత్రాలను లోతైన డెప్త్ ఆఫ్ ఫీల్ ను మరియు చాలా ఎక్కువ మెగా ఫిక్సల్స్ ను అందిస్తాయి ఈ కెమరాలు రెండు వివిధ రకాల ఫొటోగ్రఫీ కి అనుకూలంగా ఉంటాయి ఈ కెమరాలు రెండు చాలా స్థిరంగా ఉంటాయి ఇది నేను తీస్తున్నప్పుడు ఫోటోలు తీ తిరుగుతున్నాయి లేదా కదలికలో ఉన్నప్పుడు నాకు మెరుగైన ఫలితాలను ఇస్తాయి నేను నా కెమెరాలతో చాలా సంతోషంగా ఉన్నాను మరియు అవి నాకు అద్భుతమైన ఫోటోలను తీయడానికి సహాయపడతాయి